మేము ఈ చుట్టుపక్కల ప్రయాణం చేయడానికి కొన్ని కారణాలున్నాయి ఏంటి అనంటే నేను ఇక్కడ జాబ్ చేస్తున్నాను తరచుగా ఇక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటాను నేను నిర్మల్ మన నిర్మల్ ఫ్లైఓవర్ నుంచి కరీంనగర్ రోడ్ దాకా నాకు తరచూ అటు నుంచి ఇటు వెళ్తాననమాట అది చేయడానికి మేం తరచుగా ప్రయాణాలు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాం మేము ఈ చుట్టుపక్కల ఎందుకు తిరుగుతాం అనంటే ఇక్కడ నేను డ్యూటీ చేస్తున్నాను అది చేయడానికి మీరు తరచుగా చేసే ప్రయాణాలు ఏమైనా ఉన్నాయా అంటే నువ్వు డెయిలీ చేస్తాను కరీంనగర్ రోడ్ నుంచి నిర్మల్ బస్టాండ్ వెనక ఉన్న ఫ్లైఓవర్ దాకా చేస్తూనే ఉంటాను ఎందుకనంటే నాకు నేను సాఫ్ట్వేర్ డెవలప్పర్ కాబట్టి ఇక్కడ్నుంచి అక్కడకి అక్కడ్నుంచి ఇక్కడికి ప్రయాణ చేయడం కారణాలు ఏంటంటే నాకు డ్యూటీ అనట్టు అది నా డ్యూటీ చేయాలి కదా నేను మరి చేయాలి కాబట్టి చేస్తున్నా అది కారణం